వంట వాడ కాలలో మెయిన్గా ఎలర్జీ అంటే వంకాయ గుర్తు వస్తుంది ఎందుకంటే వంకాయ తింటే చాలా మందికి పడదు ఎలర్జీ వస్తుంది లేదంటే దురద వస్తుంది లేదంటే దానివల్ల నొప్పు నొప్పులు వస్తాయి కాళ్ళనొప్పులు లేకపోతే కీళ్ళ నొప్పులు వస్తాయి అని వంకాయ వండడం కానీ తినడం కానీ చాలా దూరం పెడతారు వంకాయకి కానీ వంకాయ అంటే చాలా మందికి ఇష్టం అంతే కష్టం కూడా వంటి కూర వట్టి కూర కూడా కాళ్ళ నొప్పులని ఎవరు తినరు కానీ ఇష్టమైన ఫుడ్ అది చాలా మధురమైన ఫుడ్ కానీ తినలేము దాన్ని కూడా ఆలుగడ్డ ఆలుగడ్డ వల్ల చాలామందికి ఉబ్బసం వస్తుంది కాళ్ళు వాపులు వస్తాయి మనిషి చీము వస్తుంది దాంతో ఆలుగడ్డతో కాబట్టి ఆలుగడ్డను కూడా చాలా మంది దూరం పెడతారు దానివల్ల చాలా ఉపయోగాల కంటే కన్నా ఆ ఉపయోగాలు చాలా ఎక్కువ కాబట్టి దాన్ని దూరం పెడతారు మళ్ళీ ఏంటంటే పెసరపప్పు తినరు వంటకాలలో ఎందుకంటే పెసరపప్పు తింటే ఆపరేషన్ చేసే వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి ఎక్కువ మటుకు చీము పోస్తుంది అని లేదంటే దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ లోపల ఎక్కువ అయిపోతాయని పెసరపప్పు తినరు దీని తర్వాత శనగపప్పు కూడా అంతే చామగడ్డ చామగడ్డ వల్ల ఏ టైంలో అయినా సరే దురదలు రావచ్చు లోపల తిన్న తర్వాత ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళకి పడదు అసలు పడదు చామగడ్డ కందగడ్డ అయినా సరే అసలు మనం ఎంత వాడకపోతే అంత మంచిది ఇంకా చింతపండు చింతపండు వల్ల గ్యాస్ రావడమే కాకుండా లోపల ఏదైనా పాత రోగాలు ఉంటే బయటపడతాయి చింతపండు వల్ల కాబట్టి చింతపండు అతి తక్కువ వాడుకుంటారు పచ్చిమిర్చి చింతపండు ఎంత తక్కువ తింటే అంత మంచిది తర్వాత వచ్చి మనం తినే వాడకంలో పెరుగు బాగా వాడేస్తాం ఎంత అంటే ఇష్టంగా వాడుతాం కానీ అంతే కష్టంగా కూడా బాధపడాల్సి వస్తుంది దానివల్ల జలుబు అవుతుంది అందుకని మనము అది ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచి మజ్జిగ చేసుకుని తింటే మంచిది కానీ పెరుగు వాడకంలో చాలా తక్కువ వాడుకోవాలి మళ్ళీ తర్వాత వచ్చి మనం ఆయిల్ ఎంత క్వాంటిటీ తక్కువ యూస్ చేసుకుంటే అంత మంచిది బొక్కలకు కానీ శరీరానికి కానీ దానివల్ల చాలా తక్కువ ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే ఆయిల్ వాడడంలో చాలా మంది లావు అయిపోతుంటారు లేదంటే లేని జబ్బులు వస్తు ఉంటాయి కొలెస్ట్రాల్ పెరగడము లేకపోతే దానివల్ల ఆయాసం రావడము తినేసిన తర్వాత బాధపడడం కంటే బెస్ట్ అది ఎంత తక్కువ వాడితే అంత మోతాదులో చాలా తక్కువ మోతాదులో వాడడంలో చాలా మంచిదన్నమాట ఇంకా ఏంటంటే బెండకాయ తింటే కొంతమందికి పడదు బెండకాయ వల్ల కూడా చాలా మందికి తినడం వల్ల దురదలు వస్తాయని తినరు అసలు బెండకాయ బెండకాయ అంటే కొంతమందికి చాలా ఎలర్జీగా ఉంటుంది మరలా అట్లాగే సోయాబీన్ కూడా అంతే సోయాబీన్ తింటే కూడా కొంతమందికి పడదు అని సోయాబీన్ కూడా తినరు మళ్ళీ తర్వాత ఎక్కువ మట్టుకైతే ఆపరేషన్ అయిన వాళ్ళే కానీ లేదంటే కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళే కానీ ఇవన్నీ తక్కువ వాడుకుంటే చాలా మంచిది ఎంత ఎక్కువ తక్కువ మోతాదుల వాడుతుంటే వాళ్ళ హెల్త్ అంతే బాగుంటుంది పచ్చిమిర్చిలో కానీ పచ్చిమిర్చిలో అయితే సీడ్స్ ఉండటం వల్ల చాలామందికి కడుపులో మంట వస్తుంది తర్వాత కాలు పాదాలు మండుతాయి తర్వాత కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ మూత్రం కూడా వేడిగా వస్తుంది దానివల్ల ఎంత తక్కువ మోతాదులో మనం పచ్చిమిర్చి వాడుకుంటే అంత మంచిది మళ్లీ తర్వాత మనం ఎక్కువగా ఎక్కువగా తక్కువ తినాలి తినాలి అంటే చాలా తక్కువ తినాలి అంటే చింతపండు ఇప్పుడు తొక్కులలో వాడుతు ఉంటాం మనం చాలా మటుకు పప్పులలో వాడుతు ఉంటాం చింతపండు కానీ చింతపండు వల్లే ఎంత అయితే ఇష్టంగా తింటామో అంత కష్టపడాల్సి వస్తుంది చింతపండు అందుకే తక్కువ మోతాదులో తింటే అంత మంచిది క్యాబేజీ క్యాబేజీ తినడం వల్ల చాలా మందికి గడ్డలు క్యాబేజీ కానీ కందగడ్డ కానీ ఏది కానీ తింటే థైరాయిడ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి థైరాయిడ్ కోసమైనా సరే మనం అంత తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం చాలా మంచిది దుంపగడ్డలని అవన్నీ ఇవన్నీ ఇవాళ రేపు చాలామంది ఏది ముందర ఉంటే అది తినేస్తూ ఉంటారు కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు అది థైరాయిడ్ లెవల్ పెంచగలుగుతుంది చాలా ఎక్కువగా ఒకసారి చాలా క్వాంటిటీ పెరిగిపోతుంది థైరాయిడ్ కాబట్టి అంతే తక్కువ తినాలి దాన్ని ఎంత తక్కువ ఉంటే మనకు అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు అది ముట్టుకోకపోవడం మంచిది

మళ్ళీ తర్వాత చామగడ్డ చామగడ్డ అది తింటే మోకాళ్ళకు మంచిదంటారు కానీ కీళ్ళ వాపులు వస్తాయి చామగడ్డతో అట్లా అని చామగడ్డ కానీ కందగడ్డ కానీ ఆలుగడ్డ కానీ మనం తినకు తినని తినద్దు అని చెప్పలేం కాకపోతే తక్కువ మోతాదులో తీసుకోవాలి గోంగూర గోంగూర వల్ల కూడా చాలా ఉపయోగాలు తక్కువ ఉంటాయి గోంగూర తినడం వల్ల మళ్ళీ పాలకూర పాలకూర టమాట వండుకుంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు వస్తాయి మనం అది కూడా తక్కువ కాదు అసలు తినకూడదు అసలు పాలకూర విడిగా తినాలి తింటే టమోటా విడిగా తినాలి టమోటాలో కూడా గింజలన్నీ తీసేసి మంచి శుభ్రంగా కడుక్కుని కూరలలో వాడుకోవడం వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే రాకుండా మానుతాయి అసలు రావు అది ఎంత ఏ వస్తువు తీసుకోవాలన్న కానీ సీడ్స్ పక్కకు పెట్టుకొని తర్వాత తీసుకునేది ఉంటే సాలిడ్ తీసుకోవాలి తప్ప సీడ్స్ మాత్రం ఎక్కువ తక్కు ఎక్కువ మోతాదులో వాడుకోకూడదు సీడ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తు ఉంటాయి అందరికి టమోటా టమోటా పాలకూర తినడం వల్ల చాలా చాలా అంటే చాలా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతు ఉంటుంది అందుకని పాలకూర టమోటా తినద్దు వాటర్ కాళ్ళలో వాటర్ కూడా వస్తుంది టమోటా తింటే పాలకూర టమాట తింటే అందుకని పాలకూర టమోటాని చాలా దూరం పెట్టడం చాలా మంచిది అవి పాలకూర విడిగా వండుకోవడంలో తప్పేం లేదు కాకపోతే పాలకూర మనము ఎంత తక్కువ మోతాదులో అట్ట పాలకొర టమాట వాడుకుంటే అంత మంచిది మళ్ళీ తర్వాత గోంగూర అయిన అంతే మనకు వంకాయ అయినా అంతే కీళ్ళ నొప్పుల వల్ల బాధపడతాం కాబట్టి వంకాయను దూరం పెట్టుకోవడం చాలా మంచిది ఆయిల్ ఫుడ్ అంటే ఈఆలు పొటాటో చిప్స్ అని ఆలు చిప్స్ అని ఫింగర్ చిప్స్ అని ఇవి తింటు ఉంటారు చాలామంది తెలియక కానీ అది ఎంత ఆయిల్లో వేస్తు ఉంటారు కాబట్టి అంత తక్కువగా మనం క్వాంటిటీ యూస్ చేసుకోవాలి దాని వల్ల కొవ్వు పెరిగిపోవడం ఈవాళ పిల్లలు చూడండి చాలా మంది కొవ్వు వచ్చి పిల్లలు చాలా ఇబ్బంది పడుతు ఉంటారు నడుములో కానీ ఇక్కడ వెనక భాగంలో కానీ ఎక్కడ కానీ కొవ్వు బాగా పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఈ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ వస్తు ఉంటాయి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు పిల్లలు పిల్లలు తెలియదు మోతాదు ఏంటిదో అనేది ఇంకా ఆలు చిప్స్ తినడం వల్ల అంత కష్టపడాల్సి వస్తుంది వాటికి మనం ఎంత దూరంగా పెడితే అంత మంచిది వాటిని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటు ఉంటారు డీప్ ఫ్రై హెల్త్కి మంచిది కాదు హెల్త్కి అసలు మంచిది కాదు డీప్ ఫ్రై అనేది ఎప్పుడో ఒకసారి తింటే సరిపోతుంది కానీ పొరపాటున కూడా రోజురోజు తినేస్తూ ఉంటే డీప్ ఫ్రైలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిది డీప్ ఫ్రై వస్తువులు ఏదైనా ఉండచ్చు చికెన్ ఏ కానీ బాయిల్ చేసుకుని కొంచెం ఆయిల్లో కొంచెం తాలింపు వేసుకొని తింటే ఓకే కానీ అదే డీప్గా ఇప్పుడు మనము కోడి కూర అయినా సరే అది ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమవుతుంది అంటే మన హెల్త్కి చాలా ఇది అవుతుంది మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అది డీప్ ఫ్రై తీసుకోవడం వల్ల ఆయిలు ఎక్కువ అయి పోయి అందులో ఉన్న కొలెస్ట్రాల్ ఇందులో ఉన్న కొలెస్ట్రాల్ బాడీకి వెయిట్ అయిపోతుంది బాగా అందుకే ఎంత తక్కువ కొలె కొలెస్ట్రాల్ ఉన్న వస్తువులు వాడుకుంటే అంతా మంచిది హార్ట్కి ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఇవాళ రేపు చిన్న వయసులోనే పిల్లలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి అదంతా కొలెస్ట్రాల్ వల్ల జరుగుతుంది కాబట్టి ఎంత తక్కువ క్వాంటిటీలో మంచి ఆయిల్ వాడి కొంచెం తక్కువలో మనం తీసుకుంటే అంత మంచిగా మనం కూడా హెల్త్ పరంగా హెల్త్ ఎంత బాగా పెట్టుకుంటే అంతా బాగుంటుంది తర్వాత కొంతమందికి నువ్వులు పడవు నువ్వులు అసలు పడవు ఎందుకంటే నువ్వులు తినడం వల్ల వేడి చేస్తుంది దురదలు వస్తుంటాయి కొంతమందికి ఆ నువ్వులను కూడా చాలామంది ఎక్కువ మోతాదులో తీసుకొని వాళ్ళు బాగా తినేస్తారు నువ్వులు పల్లీలు కొబ్బెర అది దానివల్ల వాళ్ళు హెల్త్ చాలా నష్ట పోతు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కొంచెం ఎంత తక్కువ క్వాంటిటీలో వాడుకుంటే అంత మంచిది కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కాజు తినేస్తారు బాగా నిలబడి నిలబడే ఇంత కాజు తినేస్తారు కానీ అది దాని వల్ల కూడా కొవ్వు వస్తు ఉంటుంది కాబట్టి కాజు కూడా తినడం చాలా తగ్గించుకోవడం చాలా మంచిది హెల్త్కి హెల్త్ హెల్ది అయిన ఫుడ్ తినండి మంచిగా ఉండండి ఆరోగ్యంగా